నేను ప్రయత్నించిన వంటకాలలో నాకు అత్యంత గొప్ప సవాల్గా అనిపించింది చికెన్ కర్రీ నేను అదే మొదటిసారి చేయడం ఎలా చేయాలో కూడా నాకు తెలియదు సో మా అమ్మ చెప్పింది ఇలా చేయాలి అని అమ్మ చెప్పిన విధంగా నేను చేస్తు ఉన్నాను చికెన్ ఇంకా ఆరోజు కడగడము అదే ఫస్ట్ టైం చేయడం కూడా ఫస్ట్ టైం అమ్మ చెప్పినట్టుగా అమ్మ చెప్పే విధానం చెప్పినట్టుగా చేశాను సో మొత్తం చికెన్ కర్రీ చేశాను చేసిన తర్వాత అసలు నేను తినలేదు అందరు తిన్నారు కానీ నేను తినలేదు నేను తినలేదు అది ఫ ఫస్ట్ ఒకటి తర్వాత ఇక్కడ అత్తగారింటికి వచ్చాక కూడా